ప్రతి ఒక్కరికి క్రొత్త సమాచారం తెలుసుకోవాలనే ఒక ఆతురత ఆరాటం ఉంటుంది క్రొత్త క్రొత్త సమాచారం తెలుసుకోవడం వల్ల ఎంతో జ్ఞానాన్ని కూడా పొందుతారు అంతేపాాటు కాలంతో అంతే కాలంతో పాటు సాగుతూ పోతారు క్రొత్త సమాచారం మనల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడమే కాకుండా అన్నింటిలో పాల్గొనేలా చూస్తుంది క్రొత్త సమాచారం తెలుసుకున్న వాళ్ళకి జ్ఞానం ఎక్కువగా ఉంటుందని నేటి జనులు భావిస్తారు నేను ఆన్లైన్ వాటిత వెబ్సైట్లు టెక్నాలజీ బ్లాగులు యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మరియు పాడ్కాస్ట్ల ద్వారా సమాచారం తెలుసుకుంటాను పూర్వం ఇలాంటి ఏమి అందుబాటులో ఉండేవి కాదు కానీ నేడు మోబైళ్ళు ఇంటర్నెట్ వల్ల ప్రతీ ఒక్కళ్ళకి ఇవి అందుబాటులో ఉంటున్నాయి సాంప్రదాయ మీడియా కూడా కొంత పాత్ర పోషిస్తాయి కానీ డిజిటల్ ప్లాట్ఫామ్లు ఎక్కువగా ఉపయోగిస్తాను వృత్తి నిర్వర్తించడం కోసం పరిశ్రమల ప్రచూరణలు సమవేశాలు మరియు వెబినార్లు చాలా ముఖ్యమైనవి నా ఆసక్తుల ఆధారంగా అనుకూలించిన నవీకరణలను స్వీకరించడానికి ఆర్ఎస్ఎస్ రీడర్లు వార్త అగ్రిగేటర్లు మరియు సోషల్ మీడియా ఆంగ్లోర్థకంలు ఉపయోగిస్తాను సహచరులతో చర్చలు ఆన్లైన్ ప్రోమోలో పాల్గొనడం మరియు స్థానిక టెక్నాలజీ మీటింగులకు హాజర్లు కావడం ద్వారా సమాచారం పొందుతాను మరియు మనకంటే ఎక్కువగా మనకంటే పెద్దవారికి ఎక్కువ సమాచారం తెలిసి ఉంటుంది నేను వారి వద్ద వెళ్ళి వారినే అడుగుతాను క్రొత్త సమాచారాన్ని అడగడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు నేను నిర్మోహమాటంగా అందరినీ క్రొత్త సమాచారాన్ని నాకు తెలియని సమాచారాన్ని అడిగి తెలుసుకుంటాను అలాగే ఆ సమాచారంలో నాకు ఉపయోగపడేది ఏమైనా ఉంటే నేను దాన్ని గ్రహించి నా రోజు వృత్తికి వాడతాను లేదా నా జ్ఞానాన్ని పెంపొందించుకుంటాను రోజు పాఠాలు చెప్పే మాస్టర్ల వద్ద నా సహచరుల వద్ద మరియు నా తల్లితండ్రుల వద్ద నేనెంతో సమాచారాన్ని తెలుసుకున్నాను ఇదే కాకుండా మా పూర్వం ఉన్న పెద్దవారు కానీ లేదా వాళ్ళు రచించిన గ్రంథాల నుంచి ఇంట్లో విలువైన సమాచారాన్ని కూడా నేను తెలుసుకున్నాను ఈ సమాచారాలు అంతా మనకి ఎంతో బుద్ధిగా నడవడానికి ఉపయోగపడతాయి అలాగే టెక్నాలజీ సమాచారానికి వస్తే నేడు ప్రజలంతా టెక్నాలజీ యూస్ చేసుకోనే టెక్నాలజీ గురించి తెలుసుకుంటున్నారు అలాగే నేను కూడా నా స్మార్ట్ఫోన్లను యూస్ చేసుకొని నేను సమాచారాన్ని తెలుసుకుంటాను ఈ సమాచారాన్ని నేన ఒక్కదాన్నే తెలుసుకోకుండా వేరే వారికి కూడా పంచుతాను